నేను సినిమాలు లేదా టీవీ కార్యక్రమాలు చూడడానికి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో హాట్స్టార్ మరియు డిస్నీ వంటి అనేక స్టిమ్మింగ్ సేవలను ఉపయోగించాను నాకు స్టిమ్మింగ్ సేవలు సాంప్రదాయ కేబులు లేదా ఉపగ్రహ టీవీ కంటే అనేక ప్రయోజనాలు అందిస్తాయి అని నేను నమ్ముతున్నాను మొదట స్టిమ్మింగ్ సేవలు మీకు మీరు చూడాలనుకొనే ఏదైనా చూడడానికి మరెంతో స్వేఛ్చను అందిస్తాయి మీరు మీకు ఆసక్తి ఉన్న ఏదైనా కనుగొనడానికి మీరు విస్తృత శ్రేణి సినిమాలు టీవీ కార్యక్రమాలు మరియు డాక్యుమెంట్లు యాక్సెస్ చేయవచ్చు మీరు ప్రత్యేకమైన అంశాలు లేదా సేవలను కలిగి ఉన్న కాంటెంట్లు కూడా కనుగొనవచ్చు రెండవది స్టిమ్మింగ్ సేవలు మీకు మీరు సౌకర్యకానికి చూడడానికి అనుమతినిస్తాయి మీరు మీ ఫోన్లను ట్యాబ్ల్లో ల్యాప్టాప్ల్లో లేదా స్మార్ట్ టీవీల్లో ఏదైనా చూడవచ్చు మీరు ఏదైనా షో నుండి ఏదైనా ఎపిసోడ్ను ఏ సమయంలోనైనా ప్రారంభబింబవచ్చు మరియు మీరు ఎక్కడైనా ఆ పారు అక్కడ తిరిగి ప్రారంభించవచ్చు మూడవది స్టిమ్మింగ్ సేవలు మీకు తక్కువ ఖర్చుతో మీకు ఇష్టమైన కాంటెంట్ ను అందిస్తాయ్ మీరు ఒకొక సేవలు అనేక ఛానళ్ళకు యాక్సస్ చేయవచ్చు ఇది కేబుల్ లేదా ఉపగ్రహ టీవీ కంటే చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది అయితే స్టిమ్మింగ్ సేవలకు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి మొదటి మీరు ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి మీరు ఆన్లైన్లో లేకుంటే మీరు ఏమీ చూడలేరు రెండవది స్టిమ్మింగ్ సేవలు కొన్నిసార్లు కేబుల్ లేదా ఉపగ్రహ టీవీ కంటే తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి మూడవది కొన్ని స్తిమ్మింగ్ సేవలు ప్రకటనలను కూడా కలిగి ఉంటాయి ఇవి కేబుల్ లేదా ఉపగ్రహ టీవీ కంటే తక్కువ మాత్రమే ఉంటాయి మొత్తం మీద నేను స్టిమ్మింగ్ సేవలను కేబుల్ లేదా ఉపగ్రహ టీవీ కంటే మెరుగైన ఎంపిక అందిస్తాయి